గుంటూరు దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఒక ముఖ్య నగరం గుంటూరు ప్రాంతం విద్య వైద్య రంగాలను పేరొందింది గుంటూరు నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది ఇది రెవెన్యూ విభాగంలో గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ మండలాల కేంద్రంగా మరియు విశాఖపట్నం గుంటూరు పారిశ్రామిక ప్రాంతాల్లో భాగం మిరప పత్తి పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధిగాంచింది ఆసియాలో అతిపెద్ద ఎండుమిర్చి మార్కెట్ కలిగి ఉంది గుంటూరులో ప్రధానంగా పార్కులు అంటే గాంధీ పార్కు శ్రీ కాకాని మున్సిపాలిటీ పార్కు పిఎల్పి పార్క్ బ్రాడీపేట పార్క్ ఎన్టీఆర్న మానస సరోవరం చిల్డ్రన్ పార్క్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మున్సిపాలిటీ మార్కెట్ లాంటి వాటిలో పది నుంచి ఇరవై రూపాయలు డబ్బు వసూలు చేస్తారు టికెట్కి అదేవిధంగా మానస సరోవరం ఇలాంటి ప్లేస్లలో వంద రూపాయలు నుంచి నూట యాభై రూపాయల లోపు వసూలు చేస్తారు అదేవిధంగా జనం ఎక్కువగా వినోదం కోసం సినిమా థియేటర్లో కూడా వెళ్తారు ప్రజలు వెళ్ళేది హరిహర సినిమా పివిఆర్ సినిమాస్ భాస్కర్ సినిమాస్ నాజ్ సినిమాస్ హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్స్ ఇలా ఎన్నో ఉన్నాయి అదే విధంగా సూ సూర్యలంక బీచ్ లేదా బాపట్ల బీచ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఉన్న ఒక బీచ్ ఇది బాపట్ల భవనారాయణ స్వామి ఆలయానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరియు గుంటూరు నగరానికి దక్షిణంగా యాభై మైళ్ళ దూరంలో ఉంది ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఎంతోమంది వేరే వేరే దేశాల నుంచి రాష్ట్రాలు నుంచి కూడా ఈ సూర్యలంక బీచ్ని చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు అదేవిధంగా బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి ఎన్నో వినోద కార్యక్రమాలు గుంటూరులో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం కూడా ఇక్కడ ఎంతగానో ప్రసిద్ధి పొందింది